ఇప్పుడు జబ్బు చేసినప్పుడు హాస్పిటల్ వెళ్ళేకన్నా ఇంటి వైద్యాలని చేసుకోవడమే మంచిదని మేము నమ్ముతున్నాము ఎక్కువగా ఇంటి వైద్యాలలో ముందుగా చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడైనా జలుబు అయినప్పుడు ఒక రెండు గ్లాసుల వాటర్ని మరిగించి అందులో ఒక చుక్కా రెండు చుక్కలు జిందా తిలిస్మాన్ పోసి ఆవిరి పట్టుకుంటే మనకు జలుబు వచ్చినప్పుడు తగ్గే అవాకాశం ఉంది